హలో మేడం మేడం మొన్న ఒక ఒకటి టాస్క్ ఇచ్చారు కదా ప్రాజెక్ట్ అది ఎక్కడి దాకా వచ్చింది అని అడుగుతున్నాను ఎస్ మేడం ఓకే మేడం ఓకే మేడం ఎస్ మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే అంటే ఎక్కువ డేస్ లాంగ్ డేస్ తీసుకోవాలి హా ఓకే ఎస్ మేడం ఓకే ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం వీ అర్ వెల్కమ్ వెల్కమ్ యు అర్ వెల్కమ్ థ్యాంక్ యు మేడం థ్యాంక్ యు సో మచ్ ఓకే